బాలీవుడ్ టాలీవుడ్ లో నాకు నచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చాలా అంటే చాలా బాగా తీస్తారు దాంట్లో నాకు నచ్చిన సినిమా బాహుబలి బాహుబలిలో హీరోయిన్ కట్టుకున్న చీర ఎంత బాగుంటుంది అంటే నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను దాంట్లో ఉన్న చీరలాగే నేను కుట్టుకుందామని ట్రై చేశాను నేను అందుకని చెప్పి నాకు అది చాలా బాగా నచ్చి నేను షాపింగ్ మాల్ కి వెళ్ళి సేమ్ అలాంటి క్లాత్ లోని చీర తీసుకుని నేను ఇంటికి వచ్చి కుట్టుకోవడానికి ట్రై ప్రయత్నించాను అదే కాకుండా ఇంక్ ఇంక్ ఇంకా చెప్పాలంటే మాస్టర్ మూవీ లోనివి కూడా చాలా బాగుంటాయి వాళ్ళు యూస్ చేసిన కాస్ట్యూమ్స్ కానీ ప్రతిదీ చాలా బాగుంటుంది మళ్ళి ని బాడీగార్డ్ మూవీ లో వాడు ఫోటో పెట్టి షర్ట్ మీద ఐరన్ చేసుకున్నప్పుడు ఆ ఫోటో ప్రింట్ దానిమీద పడుతుంది అలా కూడా ట్రై చేసాను దాంట్లో చెప్పినట్టే ఖచ్చితంగా అలాగే వచ్చింది నాకు షర్ట్ మీద ఉన్న ప్రింట్ అదే కాకుండా వాళ్ళేసుకున్న జ్యువలరీ కూడా నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ చేతికున్న బ్రాస్లైట్ లాగే నేను కూడా తయారు చేసుకున్నాను అది ఎంత బాగున్నదంటే పెట్టుకోగానే చాలా బాగా నచ్చింది నాకు